పాత్రలను తోమాలి అంటే ముందుగా పాత్రలను తడిపి దానికి డిటర్జెంట్ని కానీ అలాగే లిక్విడిలి డిటర్జెంట్ని కానీ తీసుకోని పాత్ర పైన రాసి శుభ్రంగా తోమి కడిగితే దానికి ఉన్న జిడ్డు అంతా పోతుంది అలాగ డిటర్జెంట్ని కానీ లేదంటే లిక్విడ్ డిటర్జెంట్ని కానీ తీసుకోని తోమవచ్చు లేదంటే వేడి నీళ్ళు పాత్రమీద పాత్రలో పోసి కొంతసేపు ఉంచి ఆ తర్వాత నీటిని పోసిన ఒలగబోసేసి అలాగే నిమ్మకాయి అలాగే కొద్దిగా సర్ఫ్ కానీ లిక్విడ్ లి లిక్విడ్ డిటర్జెంట్ని కానీ వేసి బాగా ఇది ఏంటి శుభ్రంగా కడిగి మంచినీళ్ళతో కడిగి తర్వాత క్లాత్తో తుడిస్తే పాత్రలు శుభ్రం అవుతాయి దీనివల్ల నీటుగా ఉంటాయి